విశ్వం చాలా మనకి ఇచ్చింది విశ్వం అంటే మనకి ఎంతో గురువుగా ఇక్కడ ఉపయోగపడతాయి విశ్వం అనేది మనకు గురువురితో సమానం విశ్వంలో మనకు ఎన్నోఅద్భుతాలు మనకి ఇచ్చింది ఇక్కడ విశ్వంలో మనకు ఎన్నో గ్రహాలు గ్రహాంతరవాసులు ఉన్నారని చెప్పుతు ఉంటారు విశ్వంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి మనకి చూడడానికి మనకు రెండు కన్నులు ఉండవు అద్భుతాలు చుడటానికి మన శాస్త్రవేత్తలు చాలా ముఖ్యంగా ప్రయత్నిస్తు ఉన్నారు అక్కడ గ్రహాలు పైన ఏమన్నా మానవ మనువడ ఉందా అని ఎంతో విశ్వం చెయ్యడానికి శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నిస్తు ఉన్నారు విశ్వంలో మనకు ఏమన్నా మానవాలికి ఉపయోగపడుతుందా అని శాస్త్రవేత్తలు చాలా చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక్కడ విశ్వం అనేది మనకు మనుగడలో మనకు జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమన్నా అద్భుతాలు ఉన్నాయా అని శాస్త్రవేత్తలు కనుకుంటున్నారు ఇవి కనుకోడడం వల్ల మానవుడు అక్కడ జీవించడానికి ఎంతో ముఖ్యంగా ఉంటాయి